ఈ మధ్యకాలంలో నేను ఆన్లైన్లో ఒక క్రీంని బుక్ చేశాను అది ఇంటికి రాగానే నేను దాన్ని వాడడం జరిగింది అది నా ముఖంపై చాలా బాగా పనిచేసింది అది నా మొఖం మీద మచ్చలన్నీ తగ్గిచ్చింది మొఖం మీద మచ్చలే కాకుండా మొటిమలు కూడా తగ్గించింది దీని గురించి నా స్నేహితురాలికి కూడా నేను చెప్పియున్నాను తను కూడా ఈ ప్రోడక్టు వాడటానికి సిద్ధంగా ఉంది దీని వల్ల ఈ ప్రోడక్ట్ వల్ల నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను దీనివల్ల నా ముఖం మీద మచ్చలన్నీ మొటిమలన్నీ కూడా తగ్గినాయి దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను